ఆంధ్రప్రదేశ్ అందించేటప్పుడు స్థానిక వినోద ఎంపికలు ఏవంటే తిరుమల తిరుపతి కపిల్ తీర్థం నారాయణవనం అదేవిధంగా అలిపిరి మరియు ఇక్కడున్న మూలకోన అదేవిధంగా కైలాష్ కోన సింగిరి కోన విజయవాడలోని కనకదుర్గ గుడి అదేవిధంగా రామాయపట్నం పోర్టు నెల్లూరు బీచు బాపట్ల బీచు అదేవిధంగా ఉలవపాడు బీచు మరియు వరంగల్లోని ఏడు స్తంభాల గుడి విజయవాడలోని కనకదుర్గ మరియు విశాఖపట్నం పోర్టు విశాఖపట్నం పక్కనున్న అరుకు ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మనకి ఎక్కువగా నారాయణ వనం తిరుమల తిరుపతిలో ఏడుకొండల స్వామి ఉండడం వల్ల ఎక్కువ ప్రదర్శనకి ఇక్కడికి వస్తారు కాబట్టి దీని చుట్టుపక్కల ఎక్కువగా అప్పలాయగుంట నారాయణ వనం మరియు కపిలతీర్థం ఇవన్నీ ఉంటాయి దాని పక్కనే జూ పార్క్ అదే సైన్స్ పార్క్ ఇవన్నీ కానీ ఉంటాయి అదే విధంగా కొంచెం తిరుపతి నుంచి ఐదు వందలు కిలోమీటర్ల దూరంలో మదనపల్లి ఉంది మదనపల్లిలో హార్స్లీ హిల్సు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఎక్కువ టూరిస్ట్ ప్లేస్లుగా ఆంధ్రప్రదేశ్లో చెప్పబడుతు ఉంటారు కొంచెం నెల్లూరు సైడ్ వెళ్ళామంటే బీచ్లు ఎక్కువ ఉంటాయి బీచ్లలో కానీ కొన్ని రకరకాల బీచ్లు ఉంటాయి వేరే వేరే ఊళ్ళో బీచ్లు ఉంటాయి వాటికి వాటికి పదిహేను నిమిషాల దూరంలో మాత్రమే ఉంటాయి కొన్ని కొన్ని దగ్గర దగ్గరగా ఉంటాయి అదేవిధంగా నెల్లూరు బీచ్ బాపట్ల బీచ్ రామాయపట్నం పోర్టు ఇవన్నీ దగ్గర దగ్గర ఉంటాయి అవన్నీ చూసుకోవడానికి చాలా బాగుంటాయి అదే విధంగా టూరిస్ట్ ఎక్కువగా అక్కడికి తిరగడానికి చూస్తు ఉంటారు అదే విధంగా కొంచెం దూరం వెళ్ళామంటే విజయవాడలోని కనకదుర్గ గుడి అదేవిధంగా విజయవాడ డ్యామ్ కృష్ణానది అవన్నీ చూసుకోవడానికి వస్తు ఉంటారు అక్కడున్న చర్చ్ కానీ ఎక్కువ ఫేమస్ అదేవిధంగా ముస్లిమ్స్ వాళ్ళ దర్గా కానీ ఎక్కువ ఫేమసు విజయవాడలో అక్కడ చాలామంది మూడు మతాలవారు చేరుకొని అటు అది చూసుకోవడానికి వస్తు ఉంటారు